మ్యాడం నేను నేను స్టూడెంట్ మ్యాడం ఇంజనీరింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను ఎలా ఉంటుందండి మన సైడు నా పేరు సుప్రియ అండి ఫుడ్

మేము విజయనగరం నుంచి మాట్లాడుతున్నాం ఓకే అండి అంటే బయటకు వచ్చేస్తే మరి హాస్టల్ అవి ఫెసిలిటీస్ ఉంటాయండి ఓకే అండి ఇం ఇంకా అందులో ఏమేమి ఉంటాయండి జాబు ఓకే అండి త్యాంక్ యూ అండి